మా ఇష్టమైన గేమ్ క్యారం బోర్డు క్యారం బోర్డ్ల ఎదుటివారి నుండి కలర్లు బ్ల్యాక్ రెడ్ అని ఏది పడుతుందో ఏం కథనో ఆ రెడ్డు ఎవరికి పడుతుందో ఏమో అనని చాలా అది ఆసక్తికరంగా ఉంటుంది మాకు అవి క్యారం బోర్డ్ అంటే చాలా ఇష్టం